ట్యాక్సీని రద్దు చేయడానికి మీరు ఫోన్ ద్వారా కానీ కస్టమర్ కేర్ని సంప్రదించవచ్చు లేదా యాప్లో రద్దు చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు రద్దు చేసేటప్పుడు మనం చెప్పగలిగే కారణాలు కొన్ని ఉన్నాయి డ్రైవర్ డ్రైవర్ ఆలస్యం అవుతున్నాడు డ్రైవర్ ఇంకా రాలేదు నేను చాలా ఆలస్యం అవుతున్నాను కాబట్టి ఈ ట్రిప్ని రద్దు చేయాలనుకుంటున్నాను తప్పుచోటుకి వచ్చారు డ్రైవర్ తప్పుచోటికి వచ్చారు నేను ఇక్కడ లేను ఈ ట్రిప్ను రద్దు చేయాలనుకుంటున్నాను నేను వేరే రవాణా సౌకర్యం కనుక్కున్నాను కాబట్టి ఈ ట్రిప్ను రద్దు చేయాలనుకుంటున్నాను నేను ఇకపై ట్రిప్ అవసరం లేదు అనుకుంటున్నాను కాబట్టి ఈ ట్రిప్ను రద్దు చేయాలనుకుంటున్నాను రద్దు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు కస్టమర్ కేర్తో ఏజెంట్తో శాంతంగా మాట్లాడాలి మనం ఎందుకు రద్దు చేస్తున్నామో స్పష్టంగా చెప్పాలి కస్టమర్ కేర్ ఏజెంట్కు కృతజ్ఞలు కృతజ్ఞతలు తెలియజేయాలి